మా సమూహంలో నృత్య ప్రదర్శనల నాణ్యత మెరుగుపరచడానికి ఎవరైనా వ్యక్తులు కానీ సమూహాలు కానీ గుర్తించతగ్గ పాత్ర పోషించారా అని అంటే అది నేను అలాగే మా స్నేహితులు మా చిన్ననాటి స్నేహితులు మేము పుట్టిన పెరిగిన అంటే పెద్ద అయినప్పటి నుంచి మాకు గుర్తు తెలిసినప్పటి నుంచి మా చర్చిలో కానీ లేకపోతే మా క్రిస్మస్ పండుగప్పుడే కానీ మేము ప్రత్తీ సంవత్సరము నృత్య ప్రదర్శన చేసేవాళ్ళము దాని కొరకు మేము ఒక నెల ముందుగానుంచే నృత్య ప్రదర్శనకు తయారు చేసుకునే వాళ్ళము పాట వెతుక్కునే వాళ్ళము అంత ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళము అలాగే చర్చిలో ఏమైనా పండుగలు ఉన్నపుడు లేకపోతే క్రిస్మస్ సమయం అప్పుడు మేము నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకునే వాళ్ళము అందరి చేత మెప్పులు పొందే వాళ్ళము నేను నృత్యం చేయడానికి చాలామందిని ప్రోత్సాహిస్తాను మా బంధువులనే కానీ మా స్నేహితులనే కానీ ఎవరైతే చేచెయ్యాలేమో అనుకుంటారో వారిని చాలా ప్రోత్సహిస్తాను ఎందుకంటే నృత్యం చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి మన యొక్క మన యొక్క మన యొక్క శరీరము మంచిగా ఉంటుంది చురుకుగా ఉంటుంది ఎప్పుడూ ఏ పని చెప్పినా సులువుగా చేయగలిగే స్తోమత మనకి నృత్యం చేయడం వల్ల కలుగుతుంది వేరే వేరే వేరే వేరే జిమ్లకి వెళ్ళడంకన్నా లేకపోతే వేరే వేరే ఇంకేమైనా యోగా అలాంటివి చేయడంకన్నా రోజు ఒక ముప్పై నిమిషాల పాటు నృత్య చేయడం వల్ల ఎన్నో మంచి లాభాలు ఉంటాయని నేను ఎప్పుడూ మా స్నేహితులని ప్రోత్సహిస్తూ ఉంటాను అలాగే నేను కూడా నృత్యం చేస్తూ ఉంటాను ఏ సందర్భం వచ్చినా లేకపోతే రోజూ ఇంట్లో అయినా నృత్యం చేయటానికి ఆశపడతాను చేయడం నాకు చాలా మంచిగా ఉంటుంది నాకు సంతోషాన్ని కలుగచేస్తుంది కాబట్టి నేను ఎల్లప్పుడూ నృత్యం ప్రదర్శనలు చేస్తూ ఉంటాను ఇతరులను ప్రోత్సహిస్తూ ఉండటానికి ఆశపడతాను